కార్ సర్వీసెస్ కదా నా కార్ యాక్చువల్గా బ్రేక్డౌన్ అయ్యంది బ్రేక్ అను బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఖరాబ్ అయిపోయాయి ఈరోజు ఈవినింగ్ అయ్యంది అది సడన్గా స్టాప్ అయిపోయింది ఇంజన్ ఫెయిల్యూర్ అయ్యింది బ్రేక్స్ పని చెయ్యలేదు సో స్టార్ట్ చేసేటప్పుడు ఆగిపోయింది సడన్గా ఇక తర్వాత స్టార్ట్ అవ్వట్లేదు అవును అవును రీసెంట్గానే వెళ్ళొచ్చాము వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత స్టార్ట్ చేస్తే అవ్వట్లేదు అది సో ఆ వన్ అవర్ గ్యాప్ లోనే మళ్ళీ స్టార్ట్ చేస్తే అవ్వట్లేదు ఒకసారి సౌండ్ వచ్చింది తర్వాత ఇక సౌండ్ రాకుండా అయిపోయింది అలా ఏం లేదు బ్రేక్స్ అయితే ఫెయిల్యూర్ అయిపోయాయి ఆ బ్రేక్స్ పార్ట్స్ వరకు కొత్తవి చేంజ్ చేయ్యాలి అలాగే ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చెయ్యాలి మొత్తం ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ గచ్చిబౌలి ఏరియాలో ఉంటాం పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉంది కదా ఓకే ఓకే ఓకే ఓకే ఈ బ్రేక్ ప్యాడ్స్ ఎంత అవుతుంది నార్మల్గా కాస్ట్ మరి మారుతి సుజుకి ఫిఫ్టీన్ ఓన్లీ బ్రేక్ పాడ్స్ ఫిఫ్టీన్ థౌజండ్ అవుతాయా ప్రీవియస్గానే చేంజ్ చేసాము ఒక ట్వెల్వ్ థౌజండ్ అలా అయిపోయింది సో అదే కానీ ఒరిజినల్ పార్ట్సే ఫిట్ చేశారు చాలా రోజులు వచ్చాయి అవి కూడా సో అలా ఏమైనా ఛాన్స్ ఉందా తగ్గడానికి ఓకే ఓకే ఓకే లాస్ట్ ఎంతకొస్తారు లాస్ట్ ఎంతవరకు ఇవ్వగలుగుతారు ట్వెల్వ్ థౌజండ్ కాదా ఓకే ఓకే ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే వెయ్యకండి అంత ఇ ఓకే ఓకే ఓకే ఓకే ఓకే థ్యాంక్ యూ